నాకు కొత్తగా వివాహం జరిగింది అయితే కొత్త కాపురానికి నేను వెళ్ళాను అన్నమాట కొత్త కాపురానికి కావాల్సిన వస్తువులు అన్ని మేము కొనుగోలు చేసాము అదేవిధంగా ఇంట్లోకి కావాల్సిన ప్రతీ ఒక్క సరుకులు మేము కొనుక్కున్నాము అలాగే కూరగాయలు కోసుకోడానికి చాకుని మేము కొనాలని అనుకున్నాము అందుకోసం మేము డిమార్ట్కి వెళ్ళాము డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ కాంబోలాగా మూడు చాకులు కలిపి వంద రూపాయలకి వచ్చాయి ఆ చాకులు మేము కొనుగోలు చేసి ఇంటికి వచ్చాము తీసుకు వచ్చిన తర్వాత నా చాకుని మేము కొయ్యడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది సరిగ్గా తెగలేదు అంతేకాకుండా అది చాలా అల్పముగా ఉన్నది ఏదైనా గట్టిగా దానిమీద పెట్టి కొస్తుంటే చాకు వంగిపోవడం జరుగుతుంది అదేవిధంగా నీళ్ళ చుక్కలు ఏమన్నా చాకు మీద ఉంటే తుప్పు పట్టేస్తుంది అంతేకాకుండా దాని రంగు కూడా మొత్తం పోతుంది చాకు చూడడానికి చాలా బాగుంది కానీ వాడేటప్పటికీ అస్సలు బాగోలేదు నాకు ఆ చాకు అసలు నచ్చలేదు